చెప్పండి నేను మొన్న హాస్పిటల్కి వచ్చాను కదా టూ డేస్ క్రితం

మరి వన్ ఎయిట్ ఫోర్ జీరో అండి ఎట్లుందండి రిపోర్ట్స్ ఇట్లా ఆ అవునాండి వస్తుంది మధ్య మధ్యలో ఏ మందులు వాడమంటారండి ఎట్లుంది మరీ తీవరంగా ఉందా తగ్గుతుందా అండి మళ్ళీ రావాల్నా హాస్పిటల్కి ఇప్పుడైతే ఇవైతే మందులిస్తారు వాడాలంటారా తినటంలేదండి రెండు రోజులు అవుతోంది చపాతీ ఇట్లా వేసుకుని తింటున్నాం మందలు సరే సరే సరే అండి తీసుకుంటాం ఇంకా తక్కువ అవుతుంది అంటారా ఈ మందులు వాడితే మళ్ళీ తక్కువ కాకపోతే మళ్ళీ రమ్మంటారు సరే అండి